మన ఆంధ్రప్రదేశ్లో చాలా హస్తకళలలో ఎంతో మంది జనాలు తిండికి అదే వాళ్ళ జీవిత ఆధారంగా బ్రతుకుతూ ఉంటారు లైక్ అంటే ఏవేవి అంటే జీవనశైలి కో బొమ్మలు తయారుచేయడము అదొక కళ ఏకాగ్రత ఇలా ఈ చాలా రకాల కళలు ఉన్నాయి వాళ్ళ జీవన ఆధారం అదే ఉంటుంది చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కుట్టడమే ఒక కళ బొమ్మలు తయారు చేయడానికి కుమ్మరి బొమ్మలు తయారు చేసేవాడికి ఆ బొమ్మలు తయారుచేయడం ఒక పెద్ద కళ మంచిగా రూపొందించిన బొమ్మల్ను చేసి అమ్మడం అనేది వాళ్ళకి ఒక కళ తర్వాత ఇంకా చాలామందికి జీవనశైలి ఎన్నో రకాల వాళ్ళకంటూ ఒక కళలనేవి ఉంటాయి బయటికి తీసకరావాలి అది తల్లిదండ్రులు కానీ కట్టుకున్న భర్త కానీ ఎవ్వరైనా కానీ వాళ్ళలో ఉండే ట్యాలెంట్ అనేది మనం బయటికి తీసుకొస్తేనే వాళ్ళకు ఏ దానిమీద ఇంట్రెస్ట్ ఉండేది అనేది మనకు అర్థమవుతుంది ఇలా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల కళలు కానీ ఎన్నో రకాల వ్యాపార ఎన్నో అవకాశాలు కానీ ఉన్నాయి మనకి ఏ రకం మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి పడవల తయారీ కానీ లేదా చేపలు పట్టడం కానీ చెప్పులు కుట్టడం కానీ కుమ్మరి పని కానీ కుండలు చేసే పని కానీ ఆ బొమ్మలు తయారీ పని కానీ ఇలా ఎన్నో రకాల జీవన శైలిలు ఎన్నో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి